విజయనగరం జిల్లాలోని నీలిమల్ల మండలంలో జూట్ మిల్లి పరిశ్రమ ఉంది దాంట్లో చాలామంది ప కార్మికులు పని చేస్తూ ఉంటారు అదేకాక విజయనగరం జిల్లాలోని మనకి రాజులైన శ్రీ అశోక్ గణపతి రాజువారి ఆధ్వర్యంలో ఉన్న మానస ట్రస్ట్ అనే సంస్థలు వాటి యొక్క వ్యవహారికాలు అన్నీ విజయనగరం జిల్లాలో చాలానే ఉన్నాయి అదేకాక అనేక పరిశ్రమలు కుట్టు పరిశ్రమలు కుండ త కుండలు తయారీ పట్టు వంటివి కూడా తయారు చేస్తూ ఉంటారు అలాగే జీడిపప్పు ఫ్యాక్టరీలు మన రాజ్యంను రాజం దగ్గర ఉంది వాటి యొక్క ప్రోసెసింగ్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే జీడిపప్పుని ఆ పిక్క నుంచి జీడిపప్పుని తీయడం అనేది చాలా బాగుంటుంది అలాగే ట్యాంకులు తయారు చేయడం ప్లాస్టిక్ కంపెనీలు వంటివి కూడా చాలానే ఉన్నాయి విజయనగరం జిల్లాలోని